నాకు తినడానికి అత్యంత ఇష్టమైన రకం ఆహారం ఏంటంటే కోడి మాంసంతో చేసిన ఏ వంటకం అయినా నాకంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు కానీ చిన్నప్పుడు నుంచి అది తిందమంటే నాకు చాలా ఇష్టం ఎక్కువగా కో చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం దానిలో వాళ్ళు వేసే మసాలాలు గానీ చే వండే బిర్యానీ రైస్ కానీ ఎంతో రుచిక రుచికరంగా ఉంటాయి వాళ్లు ఎలా చేస్తారో తెలియదు గానీ అవి ఎంతో రుచికరంగా ఎంతో కారంగా చాలా బాగుంటాయి అన్ని చోట్ల కన్నా హైదరాబాద్లొ దొరికే చికెన్ బిర్యాని అంటే అందరికీ తెలిసింది చాలా బాగుంటుంది నేను వారానికి ఒకసారి అయినా చికెన్ బిర్యాని తింటాను ఇంకా వేరే పదార్థాలు ఎలాగంటే చికెన్ నూడుల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా కోడికూర చపాతి కూడా చాలా రుచిగా ఉంటాయి ఆదివారం వస్తే చాలు నేను షాప్కి వెళ్లి కేజీ కోడి మాంసం తెచ్చి మమ్మీని వండమంటాను మా మమ్మీ చపాతి కూడా చేస్తుంది వాడితోపాటు ఆ చపాతి కోడి మాంసం తింటుంటే ఇవి చాలు బ్రతకనీకి అని అనిపిస్తుంది మా మమ్ అవి తినకుండా నేను వారం రోజులు ఉండడం చాలా కష్టం ప్రతివారం ఎప్పుడు మళ్లీ ఆ కోడి మాంసం చపాతి కోడి కూడా ఇంకా చపాతి తింటానని ఎదురుచూస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న మన దేశంలో వేరే రాష్ట్రాల నుంచి చికెన్ తీశాలని చికెన్ షవర్మని చికెన్ బర్గర్లని చాలా వచ్చాయి అవి కూడా చాలా రూకీగా రుచిగా బాగుంటాయి చికెన్ షెరవర్మ అయితే వాళ్లు ఇలానే ఒక రోత్ చపాతి పెట్టి దాంట్లో చికెన్ కర్రీ మియోనిస్ ఇంకా మీకు వేరే కూరగాయలు అట్లు కావాలంటే వేస్తారు లేకపోతే వెయ్యరు అది తినడానికి చాలా రుచికంగా ఉంటుంది దాని ఖరీదు వందకి పైగా పైన ఉన్న గానీ దాని టేస్ట్ దాని రుచి చాలా బాగుంటుంది నేను మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే వీటిలో ఏదో ఒకటి ప్రయత్నించాలని అనుకుంటున్నాను ఇంకా నేను అన్నా చూడండి చికెన్ నూడుల్స్ అని అవంటే నాకు ఎంతో ఎంతో ఎంతో ఇష్టం మా ఇంటి దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నేను తరచుగా చికెన్ నూడుల్స్ తింటూ ఉంటాను ఎంత తరుచుగా అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ అతనికి కూడా నేను ఎవరో తెలిసిపోయింది ప్రతిసారి నేను వచ్చిన వెంటనే ఏం కావాలి అని అడగకుండానే చికెన్ నూడిల్స్ వేసి నాకు ఇస్తాడు అంత తరచుగా వెళ్ళేటోడ్ని ఇప్పుడు కూడా వెళ్తున్నాను అంతే ఇంకా సెలవు తీసుకుంటాను